గుడ్ మార్నింగ్ అమ్మ ఎవరు చెప్పండి మ్యాడమ్ గారు అంటే మళ్ళీ అంటే డేట్ ఏరోజు నుంచి ఏ రోజు వెళ్ళాలని అనుకుంటున్నారు ఓకే అయితే ఏంటంటే ఎఫ్ఏ త్రీ ఎగ్జామ్స్ ఉన్నాయి ఎయిటీన్త్ నుంచి మరి మేము పెట్టిన ఈ హోంవర్క్స్ అన్నీ కూడా మీరు చేపించి మాకు పంపించాలి గ్రూపులో షేర్ చేయాలి అండ్ అలాగే రీడింగ్ ఓరల్ ఇవన్నీ కూడా మీరు కరెక్ట్గా చేపించి మాకు సెండ్ చేయాలి అంటే మళ్ళీ మార్క్స్ తక్కువ వచ్చాయి అనుకోండి మళ్ళీ మాకు ఈ పేరెంట్ మీటింగ్లో అడుగుతా ఉంటారు సార్ అందుకని ఓకే అండి అలాగే మరి ట్రిప్ వెళతానని అంటున్నారు కదా చుట్టూ మరి కరోనా కేసెస్ ఎక్కువైపోయాయి కొంచెం కేర్గా తీసుకొని జాగ్రత్తగా వెళ్ళిరండి అండ్ అలాగే స్కూల్కి వచ్చేటప్పుడు తనకి మాస్క్ కట్టా చె వేయండి ఎయిటీన్త్ నుంచి ఎయిటీన్త్ టు ట్వంటీ త్రీ ఓకే ఓకే డన్ ఓకే ఓకే టేక్ కేర్ మ్యాడమ్ బాయ్ ఎలా ఉంది మీ అమ్మాయి